నేను ఆల్రెడీ ముందు పేర్కొన్న విధంగా ఏంటి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా అండి రిచ్ డాడ్ పూర్ బా పూర్ డాడ్ అనే బుక్ నన్ను నిజంగా ఆలోచింపజేసింది అండి నీకు ఆల్రెడీ మీకు ముందు వివరాలను చెప్పాను అది నన్ను ఎలా నా జీవితాన్ని ఎలాగ ఎఫెక్ట్ చేస్తుందో నేను నిజంగా దాని నుంచి ఎన్నో మంచి మంచి విషయాలు అయితే నేను నేర్చుకున్నాను అండి అది ఏమిటి అది మీకే మీకోసం ఏ ఆలోచనలు తీసుకు వచ్చింది అంటే ఒక తాతగా లేకపోతే ఒక తండ్రి కింద మనం ఏమేమి విషయాలు అయితే మనం చెప్పగలమో ఇంకను నేను కూడా నేను కూడా కొన్ని తెలుసుకోలేని విషయాలు అయితే దాని గురించి నేను తెలుసుకున్నాను నా కుమారుడుకి చెప్పాను నువ్వు కూడా ఇలా ఉండాలి ఎందుకంటే నువ్వు కూడా తండ్రివి కదా నువ్వు కూడా ఇలా ఉండాలని చెప్పి నేను అయితే తనకి చెప్పడం అయితే జరిగింది అండి ఈ బుక్ నన్ను ఎంతో ప్రభావితం చేసింది దాంట్లో నిజంగా రచయిత చాలా మంచిగా వర్ణించాడు ఒక సామాన్యుడి తండ్రికి ఒక ధనిక తండ్రికి ఉన్న తేడా లేపోతే వ్యత్యాసం ఇద్దరూ కుమారులకి మంచి చేయాలనుకుంటారు కానీ వాళ్ళు చేసే విధానాలు చాలా విభిన్నంగా ఉంటాయి అండి ఒకదానికి ఒకటి మీరు ఎమైనా రీడింగ్ క్లబ్ బుక్లో చేరాలి అంటే నేను ఎలాంటి క్లబ్ బుక్స్లో నేను ఏం చేరలేదు అండి నాకు అవి అంతగా ఇష్టం లేదు ఎందుకంటే డైలీగా వెళ్ళి చదవ డైలీగా వెళ్ళినా కానీ క్లబ్ అంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళి చదువుకోవడానికి ఉండదు అండి అక్కడ అందుకనే నేను ఇంట్లో మాత్రమే బుక్స్ కొనుక్కోని చదువుకుంటూ ఉంటాను అండి